నాకు చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం ఏ పండగ వచ్చినా క్రిస్మస్ వచ్చినా సంక్రాంతి వచ్చినా బొమ్మల గీయటం అనేది నాకు ఒక అలవాటు నా మూడ్ బాగోకపోయినా నా మనసు బాగోకపోయినా నేను బొమ్మలు గీసుకుంటాను ఆ బొమ్మలు గీసిన తర్వాత అవి తీసుకు వెళ్ళి మా అమ్మ నాన్నలకి చూపిస్తాను చూపించినప్పుడు వాళ్ళు నాలో ఉన్న ట్యాలెంట్ని చూస్తారు చూసి చాలా బాగా వేసావు నీకు చాలా ఆర్ట్ మీద ప్యాషన్ ఉంది నీకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం అని పొగుడుతారు ఆ పొగిడిన తర్వాత నేను చాలా మురిసిపోయి ఇంకా ఎక్కువ గీయాలి అని ఆసక్తి చూపిస్తాను